హలో సార్ లేదా మేడమ్ మేము మొత్తం ఏడు మంది మేము దగ్గర్లోని ఒక పర్యాటక స్థలాన్ని సంప్రదించాలని అనుకుంటున్నాము అందుకోసం ఒక పెద్ద కారు బుక్ చేయాలని అనుకుంటున్నాము మా గ్రూప్కి సరిపడే విధంగా ట్రావెలింగ్కు కంఫర్టబుల్గా ఉండే వెహికల్ కావాలి దీనికోసం మీరు మాకు సహాయం చేయాలి ప్లీజ్ ట్రావెల్ కోసం ట్రావెల్ లేదా జీప్ మోడల్ బాగా నచ్చుతాయి స్పేస్ కూడా ఉండాలి స్పెక్స్ కూడా ఉండాలి ఎందుకంటే మేము కొంత సామాను కూడా తీసుకెళుతున్నాము కారులో తగినంత స్పేస్ ఉండడం అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది దయచేసి మీకు అందుబాటులో ఉన్న కార్లు వాటి ధరలు మరియు బుకింగ్ వివరాలు మాకు పంపగలరు లేదా కాల్లో పూరించగలరు ధన్యవాదములు